మనం సమాజంలో ఆడవారిపై చాలా బాధ్యతలు ఉంటాయి వారికి సరైన విద్యా అందదు సరైన విద్యా అందకపోవడం వల్ల వాళ్ళకు ఉద్యోగం ఉండదు సమాజంలో ఒక స్థాయి అనేది ఉండదు కొందరు ఆడవారికి వాళ్ళు మంచి పొజి వాళ్ళ ఫ్యామిలీ మంచి పోజిషన్లో ఉంటే వాళ్ళకి మంచి నాణ్యమైన విద్యను అందిస్తారు విద్యను అందించి ఉద్యోగం కూడా చేయనిస్తారు కానీ కొందరు వాళ్ళు ఉద్యోగం చేయి వాళ్ళ అమ్మ వాళ్ళ ఉద్యోగం చెయ్యనిస్తారు కానీ వారికి పెళ్ళి చేసి పంపించినంక వారి సైడు వారిని ఉద్యోగం చేయనివ్వరు ఉద్యోగం మానేయమని ఫోర్స్ చేస్తూ ఉంటారు కొన్ని సాంప్రదాయ కొట్టే కుటుంబాలు ఆడవారిని ఎక్కువగా ఉద్యోగాలకు పంపరు ఓన్లీ ఎంత చదువాలో అంతే చదివిపిస్తారు ఇంకా పూరు పూర్ పీపుల్ అయితే పేదవారు అయితే వారు ఎక్కువ ఆడపిల్లను చదివియ్యక చిన్న ఏజ్లోనే పెళ్ళి చేస్తూ ఉంటారు దాని ద్వారా వాళ్ళకి నాణ్యతమైన భవిష్యత్తు లభించదు మళ్ళీ మన సమాజంలో లింగ వివక్షత అనేది బాగా ఉంటుంది లింగ సమానత్వం అని ఇప్పటికీ లేదు దానివల్ల ఏ ఏ రంగంలోనైనా ఆడవారు అధికంగా ఉండడం లేదు చాలా సమస్యలను ఎదురుకుంటున్నారు దీనివల్ల నాణ్యమైన ఉద్యోగుల కొరత ఏర్పడుతుంది ఎందుకంటే వాళ్ళు చదవకపోవడం వల్ల ఎక్కువగా అందరూ మగవారే ఉండడం వల్ల మళ్ళీ వారిని అవాంచిత దృష్టితో చూడటం చూస్తూ ఉంటారు చూస్తూ ఉంటారు వాళ్ళని మంచి దృష్టితో చూడరు కొంతమందికి మాత్రమే మంచి దృష్టితో చూస్తారు కొంతమంది మంచి దృష్టితో చూడరు ఎందుకంటే అందరి చూపులో ఒకలాగా ఉండవు కాబట్టి మా శ్రీకాకుళం జిల్లాలో అయితే ఆడవారిపై కొంతమంది ఆడవారు మంచి పొజిషన్లో ఉంటున్నారు కొంతమంది ఆడవారు దీనస్థితిలో ఉన్నారు ఎందుకంటే వాళ్ళ కుటుంబ పరిస్థితులు వారి సామాజిక పరిస్థితుల ప్రభావం వల్ల